పేద పిల్లలకు కూడా ఉన్నత విద్యను అందించాలి ఎందుకంటే వాళ్లకు కోరికలు ఉంటాయి వాళ్ళు నేను డాక్టర్ చదవాలి లేక నేను ఇంజనీర్ కావాలి అని వాళ్ళ కోరికలు కూడా ఉంటాయి పేద పిల్లలైనంత మాత్రాన వాళ్ళకు కోరికలు ఉండవని ఉండవు కదా పేద పిల్లలు కూడా చదవాలి ఒకవేళ ఇప్పుడు ఎందుకంటే పేద పిల్లలు కూడా ఉన్నత విద్యను అందించాలంటే ఒక ధనిక ధనిక పిల్లాడు డాక్టర్ అవుతాడు దాన్ని చూసి పేద పిల్లాడు ఏమనుకుంటాడంటే చూడు నాకు డబ్బులు ఉంటే నేను ఇలా చదివేవాడిని కదా అనే ఆ బాధ పిల్లల్లో ఉండకూడదు అలాంటప్పుడు పేద పిల్లలకు కానీ ధనిక పిల్లలకి కానీ ఉన్నత విద్యను అందించాలి దీంట్లో ఏ వ్యత్యాసం చూపకూడదు అనేది నా అభిప్రాయం